మా యొక్క ప్రాంతంలో ఒక బట్టల ఫ్యాక్టరీఉండేది ఆ బట్టల ఫ్యాక్టరీ వల్ల మా చుట్టుప మా ఊళ్ళో ఉన్న మా ఊరు చుట్టుపక్కలున్న ప్రజలందరికీ చాలా ఉద్యోగాలు అవకాశం కలిగాయి దాంట్లో చాలా మంది అంతా ఉద్యోగం చేసేవారు ఆ ఫ్యాక్టరీ వల్లే అందరికీ జీవనాధారము కలిగేది

తీసుకుని ట్రాన్స్పోర్ట్ చెయ్యడం ఆన్లైన్వి అక్కడా మూఠా వాళ్ళు చాలామందికి అక్కడ ఉద్యోగం అవకాశం కలిగింది ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ తీసేయడం వల్ల వాలక్ జీవనాదాయం చాలా కష్టంగా ఉంది వాళ్ళు మా చుట్టుపక్కలున్న ప్రజల వల్ల వాళ్ళందరికీ కొంచెం ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి